అప్పుడంతా దున్నాలంటే మడకలు అంటే మడకలు పెట్టి దున్నేది దున్నితే బాగా చాడ అవుతుంది దుక్కి అవుతుంది బాగుంటుంది అప్పుడు మడకలనేవి అప్పుడు అక్కడ శనగకాయలు వేసే వాళ్ళు విత్తనాలు బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు ఈ ట్యాక్టర్లు పెట్టేసి ట్యాక్టర్ని శనగకాయ విత్తనాలు వేసేది ట్యాక్టర్లని నాట్నాలు ట్యా ట్యాక్టర్లోనే అన్నీ మిషిన్ల నాలెడ్జి ఇప్పుడు ఉంది అప్పుడు పంటలు కన్నా ఇప్పు ఇప్పుడు చాలా సులభంగానే ఇప్పుడు వ్యాధులు వస్తుందంటే అంటే యూరియాలు అదీ ఇది వేసి మందులు వేసి అలాగ చేస్తున్నారు అప్పుడు పంటలు అంటే ఎరువులు అంటే మందుగా పేడ పేడ వేసి మళ్ళా చెట్లు చెట్టు ఆకులు వేసి బాగా దాన్ని మగ్గనిచ్చి మళ్ళా అన్నీ పైర్లు పెట్టేవాళ్ళు అప్పుడు ఇప్పుడు అప్ అప్పుడు వాళ్ళు మనుషులకి వ్యాధి లా ఏంలా బాగా శక్తి బలం ఉన్నింది ఇప్పుడు చాలా మందికి షుగర్లు ఈ యొక్క వ్యాధులు ఈ అలాగ వచ్చింది అంటే దున్నులు వల్ల మంచి బాగుంటుంది కలుపు రాదు ఆవులు ఆ ఆవు ఎద్దులు ఎద్దుల ద్వారా దీన్ని కట్టి మనుషులు చాడ వేసేది దున్నేది శనగకాయలు వేసేది అలాగ ఉంటుంది ఇప్పుడు చూడండి ట్యాక్టర్ అంటే ఒక మూల దున్నదు ఒక గనుము పక్కన దున్నదు అంటే అది తిరగదు కదా అదే ఎద్దు అయితే ఒడ్డునే గనుము పక్కనే పోయి ములంతా కూడా రౌండ్గా దున్నుకొని వస్తుంది మళ్ళీ దానికి ఒక మనిషి ఇప్పడు దాన్ని ట్యాక్టర్ అయితే ఒక మనిషి ఆ మూలంతా చెక్కాలి ఆ నాలెడ్జ్ అలాగ వస్తుంది అది అది చాలా కష్ట ముందే బాగున్నింది కానీ ఈ ట్యాక్టర్ వల్ల మనుషులు కలిసి వస్తుంది కానీ మనుస్ వస్తుందే కానీ ఇప్పుడు అది చాలా కష్టం ట్యాక్టర్ అంటే చాలా స సరిలేదు ఇప్పుడు దున్నేది కూడా పైననే దున్నుకొని అలాగ దు దుక్కి సరగా రాదు దాని పైన ఒక మడక పెట్టి దున్నితే బాగా వస్తుంది అది దం పంట బాగుండాలంటే దున్నితే బాగుండు ఎద్దుతో ఇప్పుడు ట్యాక్టర్లు దున్నేది అది నాకు నచ్చల అప్పటి కన్నా అప్పుడే మేలు ఉన్నింది ఇప్పుడు పెద్ద వాళ్ళ కాలంలో ఇప్పుడు జెనరేషన్ మారే లోపల ఈ ట్యాక్టర్ల వల్ల చాలా స నాకు నచ్చల అది అది బాగా దుక్కి కావాలంటే మడకే ఇప్పుడు కూడా చెరుకు నాటినారనుకో ఆ మడకల ద్వారా కలుపు దున్నుతారు ఆ యొక్క అంటే కసువు రాకుండా గడ్డి రాకుండా అదంతా కా రావాలంటే దున్నుతారు అదే ట్యాక్టర్ పెట్టి దున్నుతారా ట్యాక్టర్ పెట్టి దున్నరు మడక ద్వారానే అది యొక్క చెరుకులో కూడా దున్నేది ఆ కా గడ్డి రాకుండా ఉండాలంటే మంచి అప్పుడంతా పెద్ద వాళ్ళు అక్కడ ఉన్నింది కాబట్టి ఎద్దులు గిద్దులు దా ఉన్నిందికాబట్టి మడకల ద్వారా ఆ ఇది మళ్ళీ బావి నుంచి నీళ్ళు తేవాలంటే కూడా ఇదీ అది యాత యాత అంటారు మళ్ళీ అది కావలి ఎదో అంటారు అవ పెద్ద వాళ్ళ ద్వారా ఆ ఆవులు రెండు కట్టేసి ఆ యొక్క తోలుతో